మనకు మల్లె చెట్టు అనేక రకములైన వేర్లతో ఉన్న చెట్లు అంటు తొక్కడం అంటే ఎలా అంటే మనము కొంచెం గుంట తీసి దానిలో ఈ మొలకని ఒకదాన్ని ఒక రెమ్మ లాంటిదాన్ని తీసుకుని దానిపై మట్టి పోసి ఒక రాయి పెట్టి రోజూ నీళ్ళుని చిల్లితా కానీ గుమ్మరిస్తూ కానీ ఉంటే అవి బాగా మొక్కలుగా వచ్చేస్తాయి తర్వాత ఒక రెండు నెళ్ళు కానీ అరవై రోజులు కానీ తొంభై రోజులు కానీ దాని తర్వాత అది తీసి రాయిని దీసి ఆ మొక్కను లాగితే వేరు అనేది అక్కడ ఉద్భవిస్తుంది ఈ మల్లె చెట్లకే కాకుండా రోజా గులాబీ వీటిల్ని కూడా అనేక రకాలైన సా సాధారణ రసాయనాలతో నింపి మంచి ఎరువులు వేసినచో అనేక అనేక రకాలుగా వాటికి అవే అంటులుగా ఉత్పత్తయ్యి ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టునకు ఉత్పత్తిలాగా అయ్యి అప్పుడు అవి కూడా మళ్ళీ వేరుగా అవుతాయి ఆ వేరును మళ్ళీ పెరికి ఇట్లా వేసినచో రెండు రకములైన పువ్వులు పూస్తాయి ఎందుకంటే అంటు తొక్కడం అనేది ఒకలాగా ఉంటుంది ఇంకొక చెట్టుకి ఈ చెట్టుకి తొక్కినప్పుడు ఇంకొక వేరే రకమైన పువ్వు అనేది ఉద్భవిస్తుంది